హలో హలో గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ మ్యాడమ్ అది నాది టెన్త్ క్లాస్ అయిపోయింది మ్యాడమ్ అది అయిపోయాక ఫ్యూచర్కి అదే ఏం చదవాలి అని అడగడానికి ఫోన్ చేశాను మ్యాడమ్ అంటే అంటే నాకు డాక్టర్ అంటే డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఎక్కువ ఉంది మ్యామ్ మెడికల్ ఫీల్డ్ లోకి దాని కోసం ఏం చేయాలి మ్యాడమ్ మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ వినపడుతూ అంటే నాకు మెడికల్ ఫీల్డ్ మీద కొంచెం ఆసక్తి ఉంది మ్యామ్ అదే చేయాలనిపిస్తుంది అంటే డాక్టర్ అవ్వాలని నా యాంబిషన్ అంటే అంటే టెన్త్ తర్వాత ఏం తీసుకోవాలి మ్యాడమ్

అంటే బైపిసి తీసుకున్నాక అంటే వేరే ఎగ్జామ్స్ ఏమన్నా రాయాలా మెడికల్కి అలా ఎంట్రన్స్ రాస్తే అది సీట్ అంటే ఎంట్రన్స్ రాస్తే సరిపోతుందా మ్యామ్ ఇప్పుడు నీట్ అలాంటిది కూడా ఉన్నది కదా